దిస్ కాల్ ఈజ్ నౌ బీయింగ్ రికార్డెడ్ హలో నాకు ప్లేస్ మంచి ప్లేస్లు ఏమైనా ఉంటే చెప్పండి ఇక్కడ

ఓకే ట్రావెల్లింగ్ బాగుంటుందా వెళ్ళిరావడానికే ట్రావెల్లింగ్ అంతా బాగానే ఉంటుందండి అక్కడ అలాగేనండి అలాగేనండి సరేనండి అలాగేనండి

ఇది మాకు కొంచెం మంచిగా చూపించండి అలాగేనండి

సరేనండి

ఓకే హిల్ కొండలు సో మంచి మంచి ప్లేసెస్ ఉంటే ఇపుడు కొంచెం చెప్పండేం ఇంకా మంచి ప్లేస్లు ఏమైనా ఉంటే కూడా చెప్పండేం అలాగేనండి సరేనండి సరేనండి అయితే అలాగేనండి

ఉంటానండి